వీడియో కాన్ఫరెన్స్ టెక్నాలజీ ఉపయోగించి దూరంగా ఉన్నవారితో మాట్లాడినప్పుడు కొంచెం కొత్త అనుభూతిలా అనిపిస్తుంది దగ్గరుండి మాట్లాడినంత ఉన్నంతగా అనిపించకపోయినా ఏదో కొత్త సంతోషంలా అనిపిస్తుంది దూరంగా ఉంటే మనకు వీలైనంతా పని దొరికి పని చేయడం దాని ద్వారా డబ్బులు రావడం దాని ద్వారా కుటుంబ పోషణ కూడా ఒకటి కదా మనం ఏదో ఒక రకంగా సంతోషంగా ఉండగలుగుతున్నాం డబ్బులు సంపాదించగలుగుతున్నాం